చిత్రలేఖనం ఇప్పుడే మొదలుపెట్టినవారికి ఏమైన సలహా ఇవ్వాలంటే వాళ్ళకి పెయింటింగ్ అనేది మనస్సు నుంచి రావాలి దాని అర్థాలు తాత్పర్యాలు కలిగి ఉన్న పెయింటింగ్లు వేయమని సలహాలు ఇస్తాము